షేర్ మార్కెట్ అనున్నది కంపెనీ వాటా స్టాక్ షేర్లు కొనుగోలు అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక వాయిద్య సముదాయం వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదయ్యే సెక్యూరిటీలు అలాగే ప్రైవేట్గా మాత్రమే ట్రేడ్ చేయబడే షేర్ల వంటివి ఉండవచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చాలా తరచుగా స్టాక్ బ్రోకరైజులు ఎలక్ట్రానిక్ ట్రీడింగ్ మాధ్యమాల ద్వారా జరుగుతాయి ప్రపంచంలో జరుగు వాటా లావాదేవీలు ప్రతీ ఏటా దాదాపుగా ఎనభై ఐదు ట్రిలియన్లు డ్రా డాలర్లు ఉంటాయి అతి పెద్ద స్టాక్ మార్కెట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని న్యూయార్క్ నగరం అందలి ఎన్ వైఎస్ఈ ప్రపంచంలో ముఖ్యమైన స్టాక్ మార్కెట్లు లండన్ ప్యారిస్ హాంగ్ కాంగ్ సింగపూర్ టోక్యోల యందు ఉన్నాయి భారతదేశంలో ముఖ్యమైన స్టాక్ ఎక్స్చేంజీలు రెండు ఉన్నాయి అవి బాంబే స్టాక్ ఎక్చేంజీ జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ వీటి సూచీనిలను నిఫ్టీ అని అంటారు వ్యాపార వేళలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడన్నర వరకు శని ఆదివారాలు సెలవు దినాలు నేను షేర్ మార్కెట్ గురించి తెలుసుకున్నాక ఇది ప్రమాదకరమని నేను అనుకోవడం లేదు